సార్ నమస్తే చెప్పండి సార్ చెప్పండి సార్ సార్ సార్ చేస్తాము సార్ ఎక్కడెక్కడ సార్ ఏమి తిరగాలి

నరసి నరసింహ కొండ ఉంది సార్ అలాగే అయ్యప్ప గుడుంది అట్లా చిల్డ్రన్స్ పార్క్ ఉంది ఇంకా దేవాలయాలు వేణుగోపాలస్వామి ఆలయం మూలాపేట మూలస్థానేశ్వరుడి ఆలయం

సార్ పంపిస్తాను సార్ పంపిస్తాను సార్ అంటే ఇప్పుడు ఎన్ని అవర్స్ సార్ అంటే మీరు ఉదయం సార్ సార్ అట్ అలాగే సార్ కొంచెము కొంచెం డ్రైవర్ బేటా కూడా ఇవ్వాల్సొస్తుంది సార్ అంటే డ్రైవర్కి అంటే ఏమి లేదు సార్ సిటీ లిమిట్స్ కదా కాబట్టి టూ థౌజండ్ అలా అవుతుంది సార్ డ్రైవర్ విత్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఏజెన్సీకి మీ అదే డ్రైవర్ బేటా ఏమో ఒక రెండొందలో ఎంతో ఇవ్వండీ సార్ వాళ్ళు భోజనం చేసొస్తారు సార్ అంతే సార్ అంతే సార్ రే రేపుదయం పంపించమంటారా సిక్స్ ఓ క్లాక్కి

అలాగే సార్ అలాగే సరే సార్ ఇప్పుడు టోల్గేటు కూడా మీరే కట్టుకోవాల్సొస్తుంది సార్ అంటే వెంకటాచలం దగ్గిర నుంచి కదా అలాగే సార్ అలాగే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే సరే సార్